నాకు ఉన్న మూడు సీజన్లు ఇష్టం ఎందుకంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకమైన ఎంజాయిమెంట్ ఉంటుంది వాటి దాని ప్రత్యేకత ఉంటుంది ఒక్కొక్క సీజన్లో ఒకొక్కలాగా ఎంజాయ్ చేయచ్చు ముందుగా సమ్మర్ సీజన్ సమ్మర్ సీజన్లో ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి చాలా ఎండలు చాలా ఎండలు ఉంటాయి అందులో కొంచెం ప్రజలు అందరు చాలా కొంచెం ఇబ్బందులు పడతారు ఎండకి ఇంకా ఆ సీజన్లో చాలా పెళ్ళిళ్ళు ఇంకా ఏదన్నా మంచి కార్యక్రమాలు ఉంటే చేసుకుంటారు అన్నీ రకాల రిలీజియన్స్ వాళ్ళు కూడా వాళ్ళ పెళ్ళిలో ఇంకా చేసుకుంటారు ఇంకా ఎండకాలంలో ఎక్కువగా మనం పుచ్చకాయలు అలాంటి పళ్ళు తింటాం ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువ తాగుతాం ఇంకా చెరుకు రసాలు అట్లా అవన్నీ చాలా తాగుతాం ఇంకొకటి ఎండ ఎండాకాలం పిల్లలకి చాలా ఇష్టం ఎందుకంటే హాలిడేస్ దొరుకుతాయి కాబట్టి ఎండాకాలంలో ఎగ్జామ్స్ అయిపోతాయి నెల రోజులు హాలిడేస్ ఉంటాయి వాళ్ళు ఇంట్లో ఉండి ఆడుకుని అక్కడిక్కడ ఊళ్ళకు వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు పిల్లలు ఇంకా వాళ్ళు కొంత మంది ఊరి ఊళ్ళకు వెళ్ళాలి అనుకుంటే ఊళ్ళకు వెళ్తారు హాలిడేస్ టైమ్లో ఇంకా కొంతమంది ఇంట్లోనే ఉంటారు అంటే వాళ్ళ ఊరు ఉంటుంది ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడనే ఉండి ఎంజాయ్ చేస్తారు అక్కడిక్కడ కొన్ని ట్రిప్స్ వేసుకొని ఆ యాత్రలకి ఆడ ఈడకి పోయి వస్తారు ఇంకా కొంతమంది ఏమో కొంతమంది ఏమో ఇంక ఎక్కడికి పోలేక డబ్బులు అవి ఇవి లేక ఇంట్లోనే ఉంటారు అట్లా ఇంకొకటి వానాకాలం వానాకాలం ఏంటంటే వానాకాలంలో వర్షాలు చాలా ఎక్కువగా పడతాయి ఇప్పుడు ఎండాకాలంలో ఏంటంటే మొత్తం వర్షాలు పడవు ఏం పడవు అంతా పొలాలు అంతా ఎండిపోతే ఎక్కువ మంది వరి ఏమి వేయరు వాళ్ళు పంట పండించరు వానాకాలంలో వానలు పడతాయి కాబట్టి పంటకి దానికి దీనికి అంత మంచిది కాబట్టి రైతులు అందరు వానకాలంలో విత్తణాలు వేస్తారు విత్తనాలు అవి వేస్తారు మంచిగా ఇంకా ఆ వాన కాలంలో పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు వానలో ఇంకా ఎక్కువ వర్షం పడితే ఇంకా ఇల్లు కట్టడానికి దానికి పునాదులు గట్టిగ అవుతాయి ఇంకా వానాకాలంలో పాములు ఎర్త్వార్మ్స్ జెర్రిలు అవన్నీ బయటకు వస్తాయి అంటే ఆ ఆ ఆ టైమ్లో అది చాలా డేంజర్ అవి ఎక్కువగా ఆ వానాకాలంలో ఎలా అంటే కూలిపో కొన్ని ఇల్లులు కూలిపోతాయి చాలా ఇళ్ళు పాత కాలం ఇళ్ళు అవి ఇవన్నీ కూలిపోతే అవి దాంట్లో నుంచి వానాకాలం వచ్చిందనుకో దాంట్లో ఉండాలంటే భయం అవుతుంది కాబట్టి దాంట్లో నుంచి వెళ్ళిపోవాలి అట్లా అలా ఏమన్నా ఇళ్ళు ఉంటే కొంచెం వెళ్ళిపోవాలి అక్కడ నుంచి ఇంకా చలికాలం చలికాలం ఏంటంటే వానాకాలం ఎండ వానాకాలంలో ఏమో వాన పడుతుంది ఎండాకాలంలో ఏమో ఎండ వస్తుంది చలికాలంలో అంటే చలి వేస్తుంది వాన పడదు ఎండ కొట్టదు ఏమి చలి వేస్తుంది పొద్దునైనా సరే చలి వేస్తుంది సాయంత్రమైనా చలి వేస్తుంది రాత్రి అయినా గదే చేస్తుంది వానకాలం చలికాలంలో ఏంటంటే చలి ఎక్కువగా ఉంటుంది నార్మల్ టైం కంటే ఇప్పుడు ఎండాకాలంలో చాలా ఎండ కొడుతుంది అట్లనే వాన చలి కాలంలో చలి ఎక్కువ కొడుతుంది ఆ టైములో బయటికి రాత్రిపూట సాయంత్రమం అవగానే బయటికి పోవాలంటే ఎవరు బయటికి వెళ్ళరు పిల్లలు కూడా స్కూల్ నుంచి లేక కాలేజీ నుంచి ఎక్కడన్నా పోవాలన్నా డ్యూటీని పెద్ద వాళ్ళైనా సరే ఆఫీస్ నుంచి ఏడికన్నాపోతే ఇంట్లోనే కూర్చుంటారు ఇంకబయటికి రారు స్వెటర్లు అవి ఇవి ఒకవేళ బయట ఏమన్నా పనుంటే స్వెటర్లు అవీ ఇవీ వేసుకొని వస్తారు ఒకవేళ అట్లనే బయటికి వచ్చినారనుకో చలితో సచ్చి పోతారు ఇగ అట్ల ఉంటుంది ఇంకొకటి అక్కడ చలి కాలంలో కూడా ఎక్కువ బట్టలు బట్టలు ఏరకం అంటే స్వెటర్లు ఇంకా దొడ్డు దొడ్డు బొంతలు ఉంటాయి అవి ఎక్కువగా పోతాయి వాళ్ళకి చాలా సీజన్ అది అంటే నార్మల్గా ఎక్కవగా పోవు ఎండాకాలంలో వానాకాలంలో ఎక్కువగా పోవు ఎండాకాలంలో ఏమో టీషర్ట్స్ ఎక్కువ పోతాయి వానకాలంలో ఏమో రైన్ కోట్లు ఎక్కువ కొంటారు చలికాలంలో ఏమో స్వెటర్లు జ జెర్కీన్లు అలాంటివి ఎక్కువ కొంటారు అవి ఎక్కువ పోతాయి ఇలా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఒకొక్కటి అమ్ముడు పోతుంది ఒకొక్క సీజన్లో ఒకొక్కరు కొంచెం డబ్బులు సంపాదిస్తారు